చెప్పండి బాబు ఓకే

ఓకే బాబు దీనికి ఏం కాదు ఇది చిన్న దెబ్బలే గానీ ఓకే నేను టాబ్లెట్స్ రాసిస్తా పారాసెటమాల్ ఒకటి పారాసెటమాల్ ఒక మీకు భయమవుతుందా దెబ్బ ఎక్కువ అవుతుందని ఓకే ఓకే సరే బాబు నేను చేస్తా కానీ స్క్యానింగ్కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ముందు మీరు అక్కడ అడ్మిషన్ బ్లాక్లో ఇన్ పేషెంట్ది ఫీజ్ కట్టి వచ్చేయండి హండ్రెడ్ నేను ఈరోజు ఒక స్లాట్ బుక్ చేసి నీకు స్క్యానింగ్ చేస్తా ఈరోజు ఇప్పుడే చేయిస్తా బాబు మీకు అంటే చూసి ఏమైందో చూడాలి కదా ఇక రేపు తలనొస్తుందంటారు వం వంకాయి ఆలుగడ్డ తినకు బాబు ఈరోజు అయితే రెండు మూ రెండు మూడు రోజులు బంద్ చెయ్యి ఇవి ఇంకా అది ఏం కాదు పెద్దగా చూద్దాం ఇప్పుడు స్క్యానింగ్లో ఏమవుతుందో చూద్దాం చూసినాక చెప్తా స్క్యానింగ్కి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అడ్మిషన్ బ్లాక్లో అక్కడ ముందర ఫైవ్ హండ్రెడ్ కట్టేసి రండి మీరు కట్టేసి వచ్చిన తర్వాత దీనికైతే ఇంక నేను టాబ్లెట్స్ రాసి స్క్యానింగ్ చేసినాక చూస్తా ఏమైందనేది దానికి తగ్గట్టు నేను ఫుడ్డు ఏం తినాలి అనేది చెప్తా డైలీ ఒక వారం వరకు అంతే

ఇప్పుడు కట్టేసి వచ్చేయండి నేను నేను ఇప్పుడే చూస్తా సరే